హలో మ్యామ్ మీ దగ్గర నోట్సులు ఉన్నాయా మ్యామ్ మేము డొనేట్ చేయాలి అనుకుంటున్నాం హండ్రెడ్ నోట్స్

లాంగ్ నోట్స్ కావాలి హండ్రెడ్ నోట్స్ సింగల్ రూల్డ్ కావాలి మ్యామ్ ఇంకా ఎరేజర్స్ పెన్సిల్స్ షార్ప్నెర్స్ ఇవి అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ కావాలి మ్యామ్ ఉన్నాయా మ్యామ్ మీ దగ్గర అన్నీ మంచి క్వాలిటీ ఉంటాయా మ్యామ్ మేము ఇవి అన్నీ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఏమన్న ఆఫర్స్ ఉంటాయా బల్క్లో ఉంటుందా మ్యామ్ బల్క్లో ఉంటుందా మ్యామ్ ఒక ఒక బుక్ కాస్ట్ ఎంత ఉంటుంది మ్యామ్ లాంగ్ బుక్కు సింగల్ రూల్డ్ కావాలి మ్యామ్ హండ్రెడ్ నోట్స్ ఫార్టీ రూపీసా ఎక్కువ తీసుకుంటున్నాంగా ఆఫర్ ఇవ్వండి మ్యామ్ అవునా ఇవ్వండి మ్యామ్ అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ ఇవ్వండి పెన్సిల్స్ పెన్సిల్స్ ప్యాక్ చేసి ఇస్తారా మ్యామ్ అంటే హండ్రెడ్ ప్యాక్స్ కావాలి మాకు అన్నీ క్వాలిటీ ఉండాలి మ్యామ్ పక్కా కదా మ్యామ్

అది మేము వస్తాం మ్యామ్ ఒక టూ త్రీ అవర్స్కి వస్ వస్తాం స్టేషనరీ షాప్కి అప్పుడు వచ్చి తీసుకుంటాం మ్యామ్ పక్కా అన్నీ కరెక్ట్గా పెట్టండి మ్యామ్ అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ మేము డొనేట్ చేయాలి అనుకుంటున్నాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్